విద్యుత్ అధికారులకు నమస్కారం మేము కొత్త నగరానికి మారుతున్నాము మరియు కొత్త కనెక్షన్ సెటప్ చేయడానికి మా యొక్క మునుపటి విద్యుత్ బిల్లు చెల్లింపమని అడుగుతున్నారు కావున మీరు విద్యుత్ బోర్డు వినియోగదారుల సేవకు కాల్ చేసి గత రెండు సంవత్సరాలుగా మా యొక్క విద్యుత్ బిల్లు చెల్లింపుల ధృవీకరించబడిన కాపీని మా కొత్త చిరునామకు మెయిల్ చేయమని కో అడుగుతున్నాము దీనికి మా ఈమెయిల్ని మేము మీకు మెసేజ్ చేస్తాము దాని ద్వారా మా యొక్క రెండు సంవత్సరాల బిల్లు ధృవీకరించబడిన కాపీని మాకు మెయిల్ చేస్తారని అనుకుంటున్నాము దాని ద్వారా మా కొత్త కనెక్షన్ సెటప్ చేయడానికి ఉపయోగపడుతుంది